షిక్ షాంపూ నేను షిక్ షాంపూ ను కొద్ది రోజులు వాడాను ఇది ఎక్కువగా డాండ్రఫ్ వస్తుంది ఎక్కువగా తలనొప్పి వస్తుంది జుట్టు ఎదుగుదల తగ్గిపోయింది జుట్టు రాలిపోతుంది ఇంకా తలస్నానం చేసిన వెంటనే జుట్టు రాలిపోతుంది దీనిలో కెమికల్స్ కలిగి ఉన్నాయి మంచి వాసన కూడా రావట్లేదు ఇది వన్ ప్యాకెట్ లో తక్కువ షాంపూ క్వాంటిటీ ఇస్తున్నారు ఈ షాంపూ వల్ల పేలు కూడా పెరిగిపోతుంది జుట్టు రాలిపోతుంది